తెలుగు భాష ఆధునిక కాలంలో చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి చెందడంలో భాగంగా ప్రతి ఒక్కరు విద్యపై పరుగులు తీస్తున్నారు విద్య అనేది ఇంగ్లీష్ భాషకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది ప్రజలందరు తెలుగు భాషకు తక్కువ మక్కువ చూపిస్తున్నారు ఇది పెద్ద సవాలుగా ఏర్పడింది అందరు విద్యా సంస్థల్లోను ఇంగ్లీష్ ఎక్కువగా వాడడం వలన ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత పెరగడం వలన తెలుగు భాష పెద్ద సవాలును ఎదుర్కొంటుంది ఎందుకనగా ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే దిశలో ప్రయాణిస్తున్నారు కావున తెలుగు భాషని తక్కువగా చూస్తున్నారు అందువల్ల ఈ తెలుగు భాష చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకనగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకనగా తెలుగు భాష మన దేశానికే పరిమితం మన రాష్ట్రానికే పరిమితం అదే ఇంగ్లీష్ ప్రపంచ రాష్ట్రాలకి పరిమితం అవుతుంది కాబట్టి అటు భాష పైన ఎక్కువ మక్కువ చూపెడుతున్నారు తెలుగు భాషని తక్కువ చేస్తున్నారు ఇదే ఆధునిక ప్రపంచంలో తెలుగు భాష ఎదుర్కొంటున్న పెద్ద సవాల్ అని నేను భావిస్తున్నాను